మధ్యాహ్నం శుభోదయం అందరికీ నేను ముందుగా వండ వండు వండాలనుకున్న పిండి వంట గులాబ్జామ్ ఏంటిది గులాబ్జామ్ గులాబ్జామ్ ఏం ఏం చేయాలి ఫస్ట్గా ఫస్ట్ ఏం తీసుకోవాలి మనకు మన ఇంట్లో దొరకదు కదా పిండి బయట దొరుకుతుంది బయట దొరుకుతుంది బయట ఎలా ఉంటుంది ప్యాకింగ్లో ఉంటుంది అది ప్యాకింగ్ అంటే ప్యాక్ చేసి ఉంటుంది ఆ ప్యాక్ ప్యా ప్యాకెట్ తెచ్చుకొని దాంట్లో కట్ చేసి ఒక బౌల్ బౌల్ తీసుకోవాలి బౌల్ తీసుకొని ఆంటే మనకు గులాబ్జామ్ తయారు చేయాలంటే ఏమేం కావాలి గులాబ్జామ్ పిండి నెక్స్ట్ ఆయిల్ నెక్స్ట్ చక్కెర నెక్స్ట్ చక్కరతో పాటు మనం కావాల్సిన యాలకులు లేకపోతే దాంట్లో కలర్ రావాలంటే ఫుడ్ కలర్ ఉంటుందిగా ఆ ఫుడ్ కలరయినా పెట్టుకోవచ్చు ము అవన్నీ తీసుకోవాలి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా ఫస్ట్ ఏం చేయాలంటే ఆ ప్యాకెట్ కట్ చేసి ఒక బౌల్లో పెట్టుకోవాలి ఏంటి అది గులాబ్ జామ్ పిండి గులాబ్ జామ్ పిండి ఏం ప్యాకెట్ కట్ చేసి గిన్నెలో పిండి పెట్టుకోవాలి పిండి పెట్టుకున్న తర్వాత ఏం చల్లటి నీళ్ళతో కాకుండా వేడి కొద్దిగా గోరువెచ్చగా నీళ్ళను క వేడి చేసి ఆ నీళ్ళను మనం అంటే హోల్ గుంటటి అంటే మనం రౌండ్గా చిన్న చిన్న గుండులుగా ముద్దలుగా తీసుకొని రౌండ్ చేసుకోవాలి మనకెన్ని వస్తే అన్ని చేసుకోవాలి ఆ పిండితో ఎన్ని వస్తే అన్ని చేసుకోవాలి నెక్స్ట్ అది ద అవన్నీ ఒక ఆయిల్ మనం చపాతి పిండి అంటే ముట్టుకున్న ముట్టుకుంటే మెత్తగా హోల్ పడిన పడేటట్టుగా కలుపుకోవాలి అది స్మెల్ కూడా బాగా మంచిగా సూపర్గా వస్తుందన్నమాట కానీ మనం జోరు జోరుగా కాకుండా గట్టిగా అంటే ఉండలు చుట్టేటట్టుగా ఆ పిండిని కలుపుకోవాలి పిండిని కలుపుకున్న తర్వాత అంటే హోల్ గుండ్రని అంటే మనం రౌండ్గా చిన్న చిన్న చిన్నవి గున్ ముద్దలుగా తీసుకొని రౌండ్ చేసుకోవాలి మనకు ఎన్ని వస్తే అన్ని చేసుకోవాలి ఆ పిండితో ఎన్ని వస్తే అన్ని చేసుకోవాలి నెక్స్ట్ అవి ద అవన్నీ ఒక ఆయిల్ అంటే ఒక గిన్నెలో ఆయిల్ని వేడి చేయాలి వేడి చేసిన తరువాత వేడి చేసి దాంట్లో ఉండలు అనేవి దాంట్లో వేసేయాలి ఆ వేసిన తరువాత స్లో స్టవ్ అనేది కొద్దిగా మీడియం సైజులో పెట్టుకోవాలి మీడియం సైజులో పెట్టుకున్న తరువాత ఎందుకంటే హై హై ఫ్లేమ్లో పెట్టేస్తే అవన్నీ మాడిపోతాయి మాడిపోయిన తర్వాత మనకు టేస్ట్ అనేది రాదు నల్లగా కావడం లేకపోతే ఆ వుండలన్నీ పగిలి బయట లోపలి నుంచి బయటకి వచ్చి ఆ నూనె అనేది వేస్ట్ అవడం అలాంటివి జరుగుతాయి మనమేం చేయాలంటే స్టవ్ అనేది మీడియం సైజులో పెట్టుకోవాలి మీడియం సైజులో పెట్టుకున్న తర్వాత ఈ చిన్నగా గరిటెతో ఇలా ఇటూ అటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇటు అటు కలుపుకుంటూ ఉంటే అవి కొద్దిగా కింద మనం వేసేటప్పుడు కింద వెళ్ళిపోతాయి అవి ఆయిల్లో అవి మనం కలుపుకునేటప్పుడు పైకి వస్తాయి అవి చిన్నగా ఎందుకంటే అవి పగిలిపోతే మొత్తం పగిలిపోయి ఆయిల్ వేస్ట్ అయి యూస్ యూస్ కాదు మనకు నెక్స్ట్ ఏవైనా వండుకోవాలంటే అవి చిన్నగా తగల తగలనట్టుగా కలుపుకోవాలి అవి ఏ కలర్లో రావాలంటే గోల్డ్ కలర్లో రావాలి మరేం చాలా కొంతమంది మాడే మాడే లాగా చేస్తారు మాడే లాగా చేయకుండా ఇటు అటు కలర్ రాకుండా గోల్డ్ కలర్లో కొద్దిగా వచ్చేటట్టుగా చేసుకోవాలి అలాంటిది అవన్నీ ఒక గిన్నెలో వేయించుకున్న తరువాత గిన్నెలో తీసుకోవాలి నెక్స్ట్ ఒక కళాయి పెట్టేసి ఆ కళాయిలో చక్కెర పాకం పెట్టి చక్కెర పాకం చేయాలి ఎందుకు ఏమంటే ఫస్ట్ చక్కెర తీసుకోవాలి చక్కెరలో ఒక టూ ఒక రెండు గిన్నెల చక్కర తీసుకుంటే ఒక గిన్నె ఒక గిన్నెలో నీళ్ళు తీసుకోవాలి దాన్ని మనం దాంట్లో వేసేసి చక్కర పాకం వచ్చేంత వరకు ఇటు అటు కలుపుతూ ఉండాలి దాంట్లో మనకు టేస్ట్ రావడానికి ఫుడ్ కలరు నెక్స్ట్ యాలకుల పొడి నెక్స్ట్ మన టేస్ట్ రావాలంటే పటిక బెల్లం ఇంకా ఏవైనా కావాలంటే మనకు స్మెల్ స్మెల్ కోసం అవి వేసుకోవాలి స్మెల్ కోసం వేసుకోవాలి నెక్స్ట్ అవి పాకం వచ్చేటట్టుగా చూసుకొని స్టవ్ ఆన్ చేయాలి స్టవ్ బంద్ చేయాలి స్టవ్ ఆన్ చేయాలి కాదు స్టవ్ బంద్ చేయాలి బంద్ చేసిన తరువాత మనం అవి వేయించుకున్న లడ్లు ఉన్నాయిగా ఆ లడ్లు దాంట్లో వేసేయాలి దేని కడాయిలో అంటే చక్కర పాకంలో వేసేయాలి చక్కెర పాకంలో వేసి వేసిన తర్వాత అవి వేసిన తర్వాత అప్పటికప్పుడు తినేయకండి ఎందుకంటే టేస్ట్ రాదు అవి ఉండల్లో ఆ పంచదార పాకం అనేది పీల్చుకోవాలి వేడిలో పీల్చుకున్న పీల్చుకుంటే ఎందుకంటే లోపల మనం ఆ గుం ఆ లడ్డూని ఆ గులాబ్ జామ్ లడ్డూని తినేటప్పుడు దాంట్లో చక్కెర పాకం అనేది పోతే ఆ టేస్ట్ అనేది వేరే ఉంటుంది ఆ వేడిలో పెట్టేస్తే అవి పీల్చుకుంటుంది లడ్లు పీల్చుకుంటుంది చక్కర పాకం లోపలికి వెళ్ళి మెత్తగా ఉంటే తినేటప్పుడు మనం చాలా నోట్లో వేస్తే కరిగిపోయేటట్టుగా ఉండాలి ఎందుకంటే మనం ఫస్ట్ అప్పటికప్పుడే తినకుండా కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ లేక పది నిమిషాలు లేక ఇరవై నిమిషాలు అలా ఉంచుకోవాలి ఉంచుకున్న తరువాత మనం అవి అంతలోపు చల్లారి పోతాయి చల్లారి పోతే దాంట్లో ఇంకా చాలా మెత్తగా ఉంటుంది మెత్తగా ఉంటుంది తిన తినడానికి కూడా ఈజీగా ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ నేను చేయబోయేది కజ్జికాయలు కజ్జికాయలు కజ్జికాయలంటే ఇప్పుడు తెలుగు సంప్రదాయాల్లో కజ్జికాయలు ఇప్పుడు పండుగ పండుగ సంక్రాంతికి దసరాకి ఎగ్జాంపుల్ అలా అలా పండుగలకు ఇవి ఈ పిండి వంటలు చేస్తారు చేస్తాను నేను కూడా చేస్తానన్నమాట నేను చేయబోయేది కజ్జికాయ కజ్జికాయలు ఎక్జాంపుల్ ఏమేమి కావాలంటే మనకు గోధుమ పిండి నెక్స్ట్ పుట్నాలు నెక్స్ట్ పల్లీలు నెక్స్ట్ బెల్లం పంచదార యాలకులు చక్కెర మళ్ళీ మనకు కావలసినది యాలకులు జీడిపప్పు నెక్స్ట్ ఆయిల్ నెక్స్ట్ దాంట్లో అవన్నీ తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ముందుగా మనము ఏం చేయాలంటే చపాతి పిండి చపాతి పిండిని జల్లించండి ఎందుకంటే బయట నుంచి వస్తుంది కాబట్టి పురుగులు అనేవి ఉంటాయి ఆ పురుగులు ఉంటాయి కాబట్టి చూసుకొని మనం జల్లించుకోవాలి జల్లించుకున్న పిండిని కలుపుకోవాలి వేడి నీళ్ళతో వేడి నీళ్ళతో కలుపుకోవాలి మనం వేడి నీళ్ళు కొంత మంది వేడి నీళ్ళు తీసుకుంటారు కొంతమంది చల్లని నీళ్ళు తీసుకుంటారు వేడి నీళ్ళు తీసుకుంటే చపాతీలు మనకు రావు అందుకని మనం ముందుగా చల్లని నీళ్ళతో ఆ జల్లించుకున్న పిండిని చల్ల నీళ్ళతో కలుపుకోవాలి చపాతి పిండి చపాతి పిండి కలపడం అందరికీ వచ్చుగా వచ్చు కాబట్టి అలాగా చపాతి పిండిని ఎలాగంటే మనం పట్టుకుంటే మెత్తగా ఉండేటట్టుగా చపాతి వచ్చేటట్టుగా కలుపుకోవాలి కలుపుకున్న తరువాత అవి పక్కన పెట్టుకోవాలి పది నిమిషాలు ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పెట్టుకొని ఎందుకంటే అవి నానాలి కదా మనం కజ్జికాయలు రావాలంటే నానబెట్టుకోవాలి నెక్స్ట్ నానబెట్టుకున్న పది నిమిషాల తరువాత అవి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి కలుపుకొని ఒక మిక్సీ జార్ ఒక మిక్సీలో గిన్నెలో మన పుట్నాలు పల్లీలు చక్కెర నెక్స్ట్ యాలకులు జీడిపప్పు అవన్నీ ఒక గిన్నెలో తీసుకొని మెత్తగా మిక్సీలో ఆ మెత్తగా పిండి చేయాలి పిండి చేసిన తరువాత పిండి చేయాలి ఎందుకంటే ఇప్పుడు అప్పట్లో అయితే మనం చేయాలంటే అమ్మ వాళ్ళు రోకల్లో దీంట్లో దాంట్లో దంచేదన్నమాట ఇప్పుడు స్టైల్గా మిక్సీ ఆ గ్రైండర్ అలాంటివి వచ్చాయి కాబట్టి ఇప్పుడు నేను కూడా మిక్సీలో వేసి మెత్తగా పిండి చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకున్నాను ఆ గిన్నెలో పెట్టుకున్న తరువాత అవన్నీ కలుపుకున్నాను కలుపుకున్న తరువాత నేను పక్కకు పెట్టుకొని చపాతీలు చేసాను చపాతి కొద్దిగా చపాతీ పిండిని కొద్దిగా పిండి తీసుకొని రౌండ్ చేసి చపాతి చేసి చిన్నది పెద్ద పెద్దది చేయకండి చిన్నది చేయాలి చిన్నది చేసిన చిన్నది చేసి దాంట్లో ఈ పిండి ఈ పుట్నాలు ప పల్లీలు పంచదార పిండిని దాంట్లో వేసేసి ఏమంటారు కజ్జికాయ షేప్ తయారు చేయాలి కజ్జికాయ షేప్ ఎలా తయారు చేయాలంటే అది కజ్జికాయ షేప్ అంటే చెక్క లాంటిది ఉంటుంది అంటే బయట ఎక్కడైనా దొరుకుతుంది బయట ఎక్కడైనా తెచ్చుకో ఎక్కడైనా దొరుకుతుంది మనం తెచ్చుకోవాలి అంతే దాన్ని తీసుకొని దాంట్లో పిండి చపాతి పెట్టేసి దాంట్లో పిండి పెట్టేసి మెత్తగా కలుపుకున్న షేప్ అనేది వస్తుంది ఒత్తితే ఒత్తితే షేప్ వస్తుంది అది తీసేసి అంటే చాలా చేసినా తీసి తీసి నూనెలో ముందుగా నూనెను వేడి చేయాలి నూనెను వేడి చేసేసి ఆ కళాయిలో ఈ కజ్జికాయ అనేది తీసి దాంట్లో వేయాలి దేంట్లో కళాయిలో వేయాలి కళాయిలో వేసేసి అలా అలా చాలా చేసిన తరువాత చేసిన తరువాత గోల్డ్ కలర్లో రావాలి అప్పుడే గరిటె పెట్టి అటు ఇటు తిప్పుతూ పగిలిపోతాయి పగిలిపోవడం అంటే దాంట్లో ఉన్న పుట్నాల పిండి కొబ్బరి కొబ్బరి నెక్స్ట్ పల్లీలు అవన్నీ బయటకి వచ్చేసి ఆయిల్ కూడా వేస్ట్ అయిపోతుంది ఆయిల్ కూడా ఇందాక గులాబ్ జామ్ చెప్పాను కదా ఆ గులాబ్ జామ్ ఆయిల్ కూడా ఆయిల్లోనే ఇవి కూడా వేయించుకోవచ్చు ఏం కాదు అలా వేయించుకోవచ్చు దాంట్లోనే గోల్డ్ కలర్ వచ్చేంతటి వరకు వేయించుకోవాలి ముందుగా గరిటె పెట్టి తిప్పకండి స్టవ్ మీడియం సైజులో పెట్టుకోవాలి మీడియం సైజులో పెట్టేసి అప్పుడే ఇటు అటు తిప్పకు అవే అవి కింద మీడియం సైజులో పెట్టేస్తే అవే పైకి తేలి వస్తుంది పైకి తేలి వస్తుంది కాబట్టి మనం గరిటె పెట్టకుండా అవి పైకి తేలేంతటి వరకూ మనం అటు ఇటు తరువాత గరిటె పెట్టి మనం అటు ఇటు కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే అవి గోల్డ్ కలర్లో గోల్డ్ కలర్లో వస్తుంది తీసేసి చల్లారిన తరువాత తింటే ఆ టేస్ట్ ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ నేను చేయబోయేది ఎగ్ పఫ్ ఏమిటిది ఎగ్ పఫ్ ఎగ్ పఫ్ కావాల్సినవి ఏంటంటే నేను చాలా సార్లు ఫోన్లో లేకపోతే ఎవరైనా చేసేటప్పుడైనా ఎవరైనా చెప్పేటప్పుడైనా నేను ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పేటప్పుడు విని చేయడం అనేది జరుగుతుంది నేను ఇంట్లో ట్రై చేయడం అనేది జరుగుతుంది నేను ఎగ్ పప్పు ఒకసారి ఫోన్లో చూడగానే నాకు చాలా ఈజీగా అనిపించింది అది చేద్దాంలే అనుకున్న కానీ చేసాను కానీ చేసిన చేసిన ఎగ్ పఫ్ను నేను చేసిన ఇంట్లో చేసి ఇచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళు నెక్స్ట్ మా అక్క మా అమ్మ మా అన్న వాళ్ళందరు తిని సూపర్ ఎగ్జాంపుల్ బేకరీలో చేసినట్టే ఉందని చెప్పారు ఒకసారి మనం ముందుగా ఎగ్ పఫ్ ఎలా తయారు చేయాలో చూసుకుందాము ఎగ్ పప్పులో మనం మైదాపిండి తీసుకుందాము మైదాపిండి లేకపోతే చపాతి పిండి తీసుకుంటే ఎగ్ పఫ్ఫు గట్టిగా అయిపోతుంది చపాతి పిండి తీసుకోకండి మైదాపిండి విడిగా షాప్లో కూడా దొరుకుతుంది మైదాపిండి తీసుకోవాలి నెక్స్ట్ టమాటాలు నెక్స్ట్ నెక్స్ట్ టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చి మిరియాలు కారం ఉప్పు ఇక ఉప్పు దాంట్లో కావాల్సిన గుడ్లు ఎగ్ పఫ్ అంటే గుడ్లేగా గుడ్లు తీసుకోవాలి నెక్స్ట్ కారం పసుపు అవన్నీ తీసుకోవాలి ముందుగా నేను ఎగ్ పపు కావాలంటే చపాతిని కలుపుకోవాలి చపాతిని జల్లించి చపాతిని జల్లించేసి పిండిని జల్లించేసి ఎందుకంటే పురుగులు ఉంటాయి జాగ్రత్తగా చూసి జల్లించాలి జల్లించిన తర్వాత నీళ్ళు చల్లని నీళ్ళను గ్లాసులో వేసేసి ఆ పిండిలో పిండి పిండి నీళ్ళు వేసేసి కలిపేయాలి కలిపిన తరువాత ఒక పది నిమిషాలు లేదా ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ముందుగా నేను స్టవ్ వెలిగించేసి ఒక నూనె ఒక టు రెండో మూడో స్పూన్ ఆయిల్ పెట్టాను నూనె పెట్టిన తరువాత దాంట్లో కొద్దిగా కరివేపాకు లేకపోతే కరివేపాకు లేకపోతే మనకు కావాల్సిన కొత్తిమీర కరివేపాకు అవన్నీ వేసేసి తరిగించుకున్న ఉల్లిగడ్డలు అంటే చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉల్లిగడ్డల్ను వేసేసి ఉల్లిగడ్డలు పచ్చి మిరియాలు వేసేసి పసుపు ఆ పసుపు ఉప్పు వేసేసి ఏయించుకోవాలి వేయించుకున్న తర్వాత వేయించుకున్న తరువాత అవి కొద్దిసేపు గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ వచ్చేంతటి వరకు వేయించుకోవాలి తరువాత అవి అయిపోయిన తరువాత టమటాలు వేయాలి టమాటాలు వేసేసి మూత పెట్టేసి కొద్దిసేపు మాడనిచ్చిన తరువాత మాడనిచ్చిన తర్వాత దాంట్లో కొద్దిగా టమాటాలు కూడా మా టమాటాలు వండేసి టమాటాలు వేసేసి దాంట్లో కొద్దిగా కారం లేకపోతే మన ఇంట్లో ఉన్న అల్లం అల్లం మెయిన్ అల్లం ఎల్లిపాయ దంచినవి ఉంటుందిగా అది వేసేసి ధనియాల పొడి ధనియాలు పొడి వేసేసి కలుపుకోవాలి మంచిగా మనకు బయట దొరికే చికెన్ మసాలా లాంటివి ఏమైనా స్మెల్ వచ్చే మసాలా అవన్నీ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఎగ్ పఫ్ కదా ఎగ్గుకు సంబంధించింది అది టేస్ట్ అనేది బాగొస్తుంది కాబట్టి పెట్టుకోవచ్చు మనం కూడా అవి బయట దొరుకుతాయన్నమాట తెచ్చుకొని పెట్టవచ్చు నెక్స్ట్ అవి కలిపేసి అప్పుడే స్టవ్ బంద్ చేయకండి స్టవ్ ఆన్లోనే ఉంచండి లోకపోతే మీడియం సైజులో పెట్టుకోండి మీడియం సైజులో పెట్టేసి మంట తగ్గించి పెట్టాలి పెట్టేసి పెట్టే మంట తగ్గించి పెట్టేసి నెక్స్ట్ మూత పెట్టేయాలి మూత పెట్టేసి పక్కన వేరే స్టవ్లో మనం ఎగ్గును ఎగ్గును ఉడకబెట్టుకోవాలి మనకెన్ని కావాలంటే అన్ని ఎగ్స్ తెచ్చుకొని ఎగ్స్ తెచ్చుకొని ఉడకబెట్టిన తరువాత ఉడకబెట్టాలి ఎందుకంటే ఆ ఎగ్స్ కూడా పగిలిపోతాయి చూసుకోవాలి పగిలిపోకుండా లోపల అవన్నీ ఏమంటారు మీ చందమామ చందమామ బయటకి రాకుండా ఉడకబెట్టుకోవాలి ఎందుకు రాకుండా ఉండాలంటే మనం ఉల్లిగడ్డలు పొట్టు ఉంటుంది అది దానిమీద పొట్టు ఆ పొట్టు దాంట్లో నీళ్ళలో ఉడకబెట్టుకునేటప్పుడు వేసేసుకుంటే చందమామ అనేది బయటికి రాకుండా మంచిగా ఉడుకుతుంది అది ఉడికి ఉడికేటప్పుడు ఉడికే ఉడికిందా లేదా చూసుకోవాలి చూసుకున్న తరువాత ఉడికిన తరువాత ఎగ్గు పొట్టు తీసేసి దాంట్లో రెండు భాగాలు చేయాలి ఒక ఎగ్గులో రెండు భాగాలు చేసిన తర్వాత ఆ కూరను కూర బంద్ చేసేసి కూర అందులో మాడ కూర కూర బంద్ చేసేసి ఆ నెక్స్ట్ చపాతి చేసి ఆ చపాతీలు ఆ ఎగ్స్ అనేది పెట్టేసి ఆ ఎగ్స్ నెక్స్ట్ ఆ కూర పెట్టేసి ఒక షేప్ తయారు చేయాలి దాన్నీ ఎగ్ ఎగ్ పఫ్ మూడు మూలలు నాలుగు మూలలు నాలుగు మడ లోపల కూర ఎగ్స్ పెట్టేసి మడత పెట్టేయాలి మడత పెట్టిన తరువాత ఎగ్ పఫ్ తయారుచేసి ఆయిల్లో ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్లో వేడి చేసేసి ఎగ్ పఫ్ఫును తయారు చేయడం ఆయిల్లో వేసి ఎగ్గును గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఎగ్గు ఎగ్గును ఎగ్ పఫ్ఫును వేయించుకోవాలి ఎగ్ పఫ్ఫును వేయించుకొని అంటే చాలా మాడిపోతాయవి మాడిపోకుండా చూసుకోవాలి చూసు మాడిపో ఇటు అటు తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలి మనం మాడిపోతుందా లేదా అని చూసుకోవాలి చూసుకున్న తరువాత చల్ల బంద్ చేయాలి చేసేసి బంద్ చేసిన తరువాత తిని ఓపెన్ తిని తిని చూస్తే ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది